కచ్చితంగా మహిళల కోసము పేపర్ లేదా రేడియోలో ప్రత్యేక విభాగాలు ఉండాలని నేననుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళని కాదు జాబ్ చేసే మహిళల కోసమైనా కానీ కొన్నీ జాగ్రత్తల పరంగా మనకు ప్రోగ్రామ్స్ కానీ ప్రత్యేక కార్యక్రమాలు కాలమ్స్ ఉండాలనేది నా ఒపీనియన్ ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో బయటికెళ్ళినా మన సేఫ్టీ మనకేంటి అని తెలుసుకోవాలని కొన్ని అవేర్నెస్ కండక్ట్ చేస్తే కొంత మంది తెలుసుకోగలుగుతారు ఇంట్లో ఉన్న వాళ్ళు టీ వీలో చూసైనా సరే లేదా న్యూస్ పేపరు మ్యాగిజైన్స్ అయినా రీడ్ చేసుకుంటే ఏ విధంగా జాగ్రత్త పడగలము ఏ విధంగా బిజినెస్ చేసుకోగలము అలాంటి మ్యాగజెన్స్ కానీ హెల్త్ పరంగా కూడా అందులో చూసి హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలము అనే అంశాల మీద మనకు మ్యాగిజెన్స్ అన్నీ అవైలబుల్ ఉంటే చాలా మంచిది ఇంట్లో ఉండే మహిళలకూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకునే వాళ్ళకు బిజినెస్ ఇంట్లో ఉండే ఏ విధంగా చేసుకోగలము అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేపర్లో ఇచ్చిన కొన్ని కాలమ్స్ మెన్షన్ చేస్తే ఆరోగ్యంకి సంబందించిన టిప్స్ కూడా వాళ్ళు ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరు కొన్నీ కాలమ్సు ఉండాలి ప్రస్తుతం అయితే మనము ఈ టీ వీ పేపర్లో ఉన్న వసుంధర సఖీ ఇలాంటి కాలమ్సు ఉన్నాయి కదా అండీ అవి చాలా మందికి బెనిఫిటే ఉన్నాయి దాని ద్వారా కూడా చాలామంది అవేర్నెస్ తెచ్చుకొని ఈ విధంగా ప్రతి దాంట్లో అంశం మీద అవగాహన వచ్చి ముందడుగు వేస్తున్నారు ఇంకా కొన్నిరేడియోలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ ఉంటే సేఫ్ జోనూ ఏ విధంగా మనముండాలి మన సేఫ్టీ మనం ఎలా ఉండాలి అనే అంశాల మీద కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే అందరు మహిళలకు చిన్న నుండి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడతుంది అనేది నా ఉద్దేశం